నేను ఇక్కడికి కొత్తగా రావడంతో నాకు నేను వెళ్ళాల్సిన ప్రదేశానికే ఎలా వెళ్ళాలో నాకు ఎట్లాంటి నాకు అర్థం కాలేదు కానీ అదే సమయంలో ఈ డ్రైవర్ నాతో చాలా మర్యాదపూర్వకంగా వ వ్యవహరించారు అతను అలా సహాయపూర్వకంగా ఉండడం వలన నాకి ఇట్లాంటి కొత్త ప్లేస్లో కూడా ఎట్లాంటి భయం అనేది లేకుండా నేను వెళ్ళాల్సిన ప్రదేశానికి నేను హాయిగా వెళ్ళాను ఈ నాలాంటి కొత్త మనుషులకి ఇలాంటి డ్రైవర్ సహాయం అన్నది ఎంతో అవసరం చాలా మర్యాద పూర్వకంగా ప్రతీది అడిగి తెలుసుకొని అది ఎలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళాలి అనేది అన్ని తెలుసుకొని నాకు సరైన సూచనలు ఇస్తూ నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు